ఇప్పుడు ప్ర ప్రస్తుతం పేదవారికి ఆరోగ్య బీమా ఆరోగ్య సంరక్షణ ఆరోగ్య పరిమితి వంటి ఈ ఆరోగ్య సేవలకు సంబంధించిన పథకాలు బాగా అమలవుతున్నాయి ఆ అమలు కావటం వల్ల వారికి ఉన్న ఆరోగ్య సమస్యలు అనేది చాలా ప్రభావితం చూపుతున్నాయి ప్రస్తుతం వారు సొంతగా చెల్లించు కోవల్సిన ఖర్చులు వాళ్ళు పెట్టుకోగా మళ్ళీ ఆ ఖర్చులను తిరిగి పే పొందడానికి వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ వంటి వాటిని ఈ బీమా పరిమి పరిమితి మళ్ళీ కుటుంబ ఆరోగ్య బీమా పథకం ఉపయోగించుకుని మళ్ళీ వాళ్ళు తిరిగి పొందుతున్నారు ఖర్చులు ఖర్చులు పంచుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ రోగికి కొంచెం పెట్టుకోవలసి వచ్చిన తర్వాత ప్రభుత్వం కొంచెం సహాయం అందిస్తుంది దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య సేవలకు నిధులు కొంచెం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటమ్ కొంచెం కేటాయిస్తుంది దీనివల్ల పేదలకు వైద్యం అనేది చాలా సౌకర్యంగా కలుగుతుంది